నేను ఎటు ఎటైనా వెళ్ళాలనుకుంటే ముందుగా నేను ట్యాక్సీ అయినా నెక్స్ట్ ట్రైన్ అయినా ఫ్లైట్ అయినా ముందుగా రిజర్వేషన్ చేసుకుంటాను ఎందుకంటే ముందుగా రిజర్వేషన్ చేసుకోవడం వల్ల మనకి సౌకర్యంగా ఉంటుంది అదే కాక నేను ట్రావెలింగ్కి ఇబ్బంది పడతాను అందువల్ల నాకు వాంతులు నెక్స్ట్ కళ్లు తిరగడం వంటివి ఉంటాయి అందువల్ల నేను ముందుగా నిమ్మకాయ వాటర్ బాటిల్ నెక్స్ట్ తినడానికి ముందుగానే పట్టుకుంటాను ఎందుకంటే నేను ఇంటిదగ్గర నుంచే పట్టుకోవడం వల్ల నా నేను బయట ఫుడ్ తినను బయట ఫుడ్ తినడం వల్ల అనేక రోగాలు వంటివి వస్తాయి నే బయట ఫుడ్ కూడా మనకి క్వాలిటీది ఇవ్వరు అందుకే మనం మన ఫుడ్ పట్టుకొని వెళ్తాము నేను ఇలా ప్రణాళికలు వేసుకుంటాను